మా ప్రాంతంలో ప్రజలు బలంగా నమ్మే కొన్ని మూడ నమ్మకాల గురించి చెబుతున్నాను ఉదయం లెవగానే వేరే వాళ్ళ మొఖం చూసిన పిల్లి ఎదురు వచ్చినా మంచిది కాదు అని అనుకోవడం ఉదయం లెవగానే దేవుని మొహం చూడడం దేవుని ఫొటోస్ని చూసి లెవ్వడం దేవునితో మొక్కి లెవ్వడం స్నానం చేసే వంట గడి గదికి ఎంట్రీ అవ్వడం చెప్పులు ఒకటే సైడ్ విడవడం ఏదైనా పనిమీద బయటికి వెళ్ళినప్పుడు పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అని చెప్పి ఇంట్లోకి వచ్చి కూర్చొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మళ్ళీ బయల్దేరడం అలానే పిల్లి ఎదురు వస్తేనే కాదు ఎవరన్నా తుమ్మినా అలానే ఇంట్లోకి వచ్చి కూర్చొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి వెళ్ళడం అది మంచిది కాదు అని భావించడం బయటికి వెళుతున్నప్పుడు ఏదన్న పావురం లేదా కాకి తల మీద చేయి మీద తాకిన అది అశుభం లాగా భావించి ఇంట్లోకొచ్చి పూజలు చేస్తారు అయ్యగారిని సమర్దించి పూజలకు ఏర్పాట్లు చేస్తారు ఏదైనా తినేముందు ఆహారం తీసుకునే ముందు లేదా వండే ముందు ధ్యా స్టవ్వుని పూజించి అది స్టార్ట్ చేస్తాము సాయింత్రం శుక్రవారం పూట శుక్రవారంతో డబ్బులు ఎవ్వరికి ఇవ్వకూడదు అలానే నైట్ పూట ఉప్పు తీస్కొని రాకూడదు అని కొన్ని పద్ధతులు పాటిస్తారు నైట్ పూట ఎవరు ఇంటికి వెళ్ళి ఉప్పు ఇవ్వకూడదు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోకూడదు మన ఇంట్లో నుంచి ఇవ్వకూడదు అని అనుకుంటారు అలానే ఆడవాళ్ళు కొన్ని సాంప్రదాయాలని పక్కా పాటించాలి అని కట్టుబట్టుకొని కూర్చుంటారు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి చెడు సంఖ్యలు ఎదురు కావ్వదు అని ఇంట్లో మొక్కి వెళ్తారు ప్రతి వండే వండే పదార్థంలో కూడా ఇదే వెయ్యాలి అని కొని అనుకుంటూ ఉంటారు చీపురు కట్ట ఇంట్లో ఒకటే దిశలో ఉండాలి చెప్పులు ఇంట్లో ఒకటే బయట ఇంటి బయట ఒక దిశలో ఉండాలి ఇవి ఈ వైపులోనే ఉండాలి ఇవి ఈ వైపులోనే ఉండాలి అని కొన్ని పాటిస్తారు శుక్రవారం పూట ఎటువంటి తలస్నానం చెయ్యకూడదు శనివారం పూట ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు అలానే చేసే ప్రతి పనిలో కొన్ని కొన్ని భీవత్సంగా మూఢనమ్మకాలు చాలా దారుణంగా పాటిస్తూ ఉంటారు మా ఊరిలో ప్రజలు ఎవరన్నా ఎదురు వచినప్పుడు మంచి శకునం కాదు శుభ శకునం అని అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఎటువంటి ఎటువంటి అబద్ధాలు కానీ ఎలాంటి చెడు మాటలు కానీ వినదల్చుకోరు వెళ్ళేటప్పుడు కొన్ని మూఢనమ్మకాలే పడుకున్నప్పుడు ఏదన్న పిచ్చి కళలు వస్తే అయ్యో రేపు ఇలా అయిపోతుందే అని కొన్ని మూఢనమ్మకాలు అనుకుంటారు ఏదన్న పడుకున్న నిద్రలో ఏదన్న పిచ్చి కల వచ్చిన ఇది అయిపోతుందేమో అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు అలాంటిది ఏమి ఉండదు కాకపోతే ఏంటి అని అంటే వచ్చేదానిబట్టి మనం మెదులుకుంటే అయిపోతుంది ఈ మూఢనమ్మకాలు రోజురోజుకి చాలా పెరుగుతూ ఉన్నాయి ఆ మూఢనమ్మకాలతో ఇంటి గుమ్మాలకి ఏవో ఫొటోస్ కట్టేసి గుమ్మడికాయలు కట్టేసి బయటికి వెళ్ళే టైంలోనే వెళ్తున్నారు ఈ టైంలో వెళ్ళకూడదు ఈ టైంలో ఈ పని చెయ్యకూడదు తినేటప్పుడు ఒక ముద్ద ఫస్ట్ తీసేసి పెట్టాలి అన్నం తిన్న తర్వాత ఒక ముద్ద తిప్పేయాలి మెయిన్గా పైన చిన్నపిల్లలకి బయట తినిపిస్తునప్పుడు అందరి దిష్టి తాకేస్తుందేమో అన్నట్టుగా ఒక ముద్ద అన్నం వాళ్ళ మీద నుంచి తిప్పేసి పడేస్తారు అలానే కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటారు ఏ దిష్టి తాకకూడదని ఆ కాళ్ళకే కట్టుకున్నది కాకా ఈ ఇంట్లో ఏమైతో ఉందో ఇంట్లో ముందు భాగాన కూడా ఒక ఫోటో పెట్టేసి ఒక గుమ్మడికాయ కట్టేస్తారు ఇంటికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని అలాగే ఏం వంట చేసిన ఏ పని చేసిన ఎక్కడున్నా వీరిలో ఒక మూఢనమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది పైగా మళ్ళీ ఏదన్న అద్భుతంగా తయారు అయిన అద్భుతంగా తయారు చేసిన కాళ్ళకి కింద రౌండ్గా పెద్ద బొట్టుతో కాటిక పెడతారు ఆ అమ్మాయికి దిష్టి తాకకూడదు అని ఇలాంటి ఎన్నో ఎన్నో మూఢ నమ్మకాలు ఇప్పటికి కొన్ని ఊర్లల్లో పాటిస్తున్నారు ఒక ఊరిలో ఒక అమ్మాయికి ఒక ముసలి ఆవిడ చనిపోయింది అనుకోండి అక్కడున్న గ్రామం గ్రామంకాస్త ఏ పూజలు చెయ్యరు ఏ గుడిలో దీపాలు వెలగనివ్వరు ఒక పది పదకుండు రోజులు తర్వాత పది పదకుండు రోజులు తర్వాతనే అక్కడ దీపం వెలిగిస్తారు ఇంటి ముందు గుమ్మాలలో ముగ్గులు వేస్తారు అప్పటిదాకా గుమ్మాల ముందు ముగ్గులు కూడా వెయ్యరు ఎవరు తన మొహాలకి పదకుండు రోజులు వరకు బొట్టు కూడా పెట్టుకోదు అది ఒట్టి వాళ్ళ ఫ్యామిలీ వరికు ఉంటే కుటుంబం వరికి ఉంటే ఓకే వేరే వాళ్ళు పెట్టుకోరు అది చాలా పెద్ద మూఢ నమ్మకం అలానే ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో తినొద్దు ఆ ఇంట్లో వండద్దు అని అనుకుంటారు అలా కాకుండా వేరేవాళ్ళు వండిస్తారు పైగా మరీ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే తింటున్నప్పుడు తుమ్ము సర్ణ పడింది అనుకోండి అది కూడా ఒక మూఢ నమ్మకం కింద చాలామంది భావిస్తారు బయటికి వెళ్తాప్పుడు బట్టలు కానీ ఏవి కానీ చాలా పెద్ద మూఢ నమ్మకం బట్టలు ఏవి దండాలు పైన ఎక్కువమంది ఆరయ్యరు నైట్ కాగానే ఆ బట్టలన్నీ తీసేస్తారు కాళ్ళకి చెప్పులు వెస్కొని మరి నడుస్తారు ఆ బట్టలు రాత్రిపూట బయట ఎండేయ్యరు అవి ఎంత పచిగున్న లోపటికి తీస్కొని పెడతారు ఇలాంటివి ఎన్నో ఎన్నో మూఢనమ్మకాలని ఇక్కడ చాలా అమలు పరుస్తున్నారు ఇలాంటివి ఊర్లలో చాలా మటుకు జరుగుతున్నాయి ఒక చాలా గ్రామాలలో చాలా పెద్ద పెద్ద మూఢ నమ్మకాలని చాలామంది ఇప్పటికీ పాటిస్తున్నారు ఏది అవసరం లేనిది కొన్ని ఊర్లలో పొద్దున ఐదింటికే లేవడం వాళ్ళకి అవ్వకపోయినా పొద్దున ఐదింటికే లెవ్వడం రాత్రి ఏడింటికే పడుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు ఊర్లలోకి వెళ్ళి ఎనిమిది గంటల లోపలో అందరి గుమ్మాల్లో లైట్లు వెలుగుతూ ఉండదు అన్ని లైట్లన్నీ కట్టేసి వాళ్ళు పడుకుంటారు మళ్ళీ తెల్లవారుజామున ఐదింటికే లేచేలోపు ఆరింటికి ఏడింటిలోపు ఇంటిముందు ముగ్గులు ఉంటాయి ఈ టైం సిస్టంని ఫాలో అవ్వాలని వాళ్ళు పాటిస్తారు ఇలా పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది అని వాళ్ళు భావిస్తారు లేకపోతే ఉండదు అని అంటారు అలానే మంగళవారం శుక్రావారం ఈ సమయంలో తలస్నానం చేయకూడదు చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది అని భావిస్తారు శనివారం శనివారం శనివారం పూట వాళ్ళు ఎలా అయినా తలస్నానం చెయ్యాలి అని అనుకుంటారు ఎందుకు అంటే మనకున్న శని పోతుందని అలా ఈ విధంగా ఎన్నో తరాల మూఢనమ్మకాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు ప్రతిరోజు ఏ దేవున్ని దైవించాలి ప్రతిరోజు ఏ దేవున్ని పూజించాలి అది తప్పనిసరిగా పూజించాలి పూజించక పోతే దేవుడు మనల్ని ఏదో చేసేస్తారని భావిస్తారు మళ్ళీ రోజు ఇంట్లో ఒక రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు ఇంట్లో ఇల్లు ఊడ్చ్చొద్దు అని భావిస్తారు ఇలా ఎన్నో పనులు శనివారం పూట నాన్ వెజ్ వండదు మాంసాహారం వండకూడదు శుక్రవారం పూట వండకూడదు ఈ మాంసాహారం వండటానికి కూడా కొన్ని రోజులు అంటూ ఉంటాయి ఆ రోజులు మాత్రమే వండాలి అంతకన్నా ఎక్కువ రోజులలో వండకూడదు ఇలా ఎన్నో రకాలమైన మూఢనమ్మకాలతో మా గ్రామంలో పజలు జీవిస్తూనే ఉన్నారు ఈ ఎంతైనా ఈ మూఢ నమ్మకాలు అనేది ఎంతవరికి ఉండాలో అంతవరకే ఉండాలి ప్రతి మనం పీల్చుకునే గాలిలో కూడా మూఢనమ్మకం ఉంది అని అంటే అది అద్భుత అది కప్పా పక్క కలుషితమే అలాంటి కలుషితం లేకుండా మూఢనమ్మకాలు లేకుండా ఉండాలి మనం చేసే పని కూడాలా వ జనాలు మూఢనమ్మకాలు వెతుకుతూ ఉంటారు గేట్కి తాళం వెయ్యకపోతే అయ్యో దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుందా అని ఫీల్ అయిపోతూ ఉంటారు ఆరు గంటల లోపల అందరు ఇంట్లో లైట్లు తీసేసి ఇల్లు ఉకేసి దీపం పెడతారు లక్ష్మి దేవత వచ్చేస్తుందని ఫీల్ అయిపోతూ ఉంటారు అదే ఒక వేళా చెయ్యకపోతే రావట్లేదు ఈరోజు మా ఇంట్లో లక్ష్మి దేవత అని ఒక ఫీల్ అయిపోతూ ఉంటారు పైగా బాగా ముఖ్యమైన విషయం ఏంటి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరైనా అడ్డు వచ్చారనుకోండి ఎవరైనా అడ్డు వస్తే అరే ఈవిడ అడ్డు వచ్చింది అందుకే ఈ రోజు నా పని జరగలేదు అని ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ అసలు కారణం ఏంటి అని అంటే ఆ పని ఎందుకు జరగలేదు అని ఆలోచన ఉండదు ఈమె అడ్డు వచ్చింది కాబ్బటే నా పని జరగలేదు అనే దృష్టిలో ఉంటారు వారు మూఢనమ్మకాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అది ఎంతగా పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళ ఐక్యతని పోగొట్టుకుంటున్నారు వాళ్ళలో ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలని పోగొట్టుకుంటున్నారు ఇది అనేది అసలు ఎక్కువ కాలం ఉండకూడదు ఈ మూఢనమ్మకాలు అనేది ఎంత వరకు పాటించాలో అంత వరకు పాటిస్తే చాలా బాగుంటుంది ఈ మూఢనమ్మకాలు అనేది అది అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ చూడాలి ఎక్కడనుంచి అది ఏర్పరుస్తుంది అనే దానిమీద ఉంటే చాలు కానీ మరీ చిన్న విషయానికి మరి పెద్ద విషయానికి మొ పొద్దున్న తెల్లవారు జామున లేవగానే తలంటు స్నానం ప్రతిరోజు చెయ్యాలి అలా చేస్తే మంచిది అని భావించడం అది కరెక్ట్ కాదు అలానే ఒకటి కాదు రెండు కాదు అలా చాలా ఉన్నాయి ప్రతొక్క మూఢనమ్మకాలు ఈ కాలంలో చాలా పాటిస్తున్నారు ఈ పాటించడం అంతవరకు కరెక్ట్గా బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక పావురం తలమీద నెట్టిన చెయ్యి మీద తాకిన అది చాలా అరిష్టం చాలా అంటే చాలా అరిష్టం అని వాళ్ళంతాలో వాళ్ళు భావించి వాళ్ళంతాలో వాళ్ళు శోభించి ఫీల్ అవుతూ ఉంటారు కానీ అది ఎంతవరకు నిజం కాదు అది అవి కూడా పక్షులు అవి ఎరగుతాయి దానికి తోడుగా తాకుతాయి అంతే ఏవన్నా కుక్క వచ్చి ఇంట్లో తుమ్మినా అది దరిద్రం లాగా భావిస్తారు ఏదన్న బల్లి మీద పడిన అరే ఇది అశుభం లాగా భావిస్తారు కుడి సైడ్ ఆడవాళ్ళకి కుడి సైడు బల్లి పడితే అది శుభం అదే ఎడమ సైడు పడితే అది అరిష్టం అదే మగవాళ్ళకి కుడి సైడు పడితే అది అరిష్టం ఎడమ సైడు పడితే అది దుర్ అదృష్టం అని భావిస్తారు ఈ నయ్ రాత్రి సమయంలో వేళ్ళు విరవకూడదు అని అంటారు అలా విరుస్తే ఇంట్లోకి లక్ష్మి దేవత రాదు నైట్ టైంలో పడుకునేటప్పుడు దేవున్ని జపిస్తూ పడుకోవాలి లేకపోతే మంచి కలలు రావు అన్ని పిచ్చి కలలు వస్తాయి అని చెబుతారు ఉదయం లేవగానే దేవుడికి దండం పెట్టి లెవ్వాలి భూదేవి తల్లిని మొక్కి లెవ్వాలి ఇలా మొక్కితేనే ఆ రోజు అంత బాగుంటుంది అని ఫీల్ అవుతారు తే బాగుంటుంది మర్చిపోతే కూడా మొక్కాలి అన్నట్టుగా ఏమి లేదు రోజు మొక్కాలి అయితే ఆ మొక్కితేనే మంచిగా అవుతుంది అని అనడం అది పెద్ద మూఢనమ్మకం లేచాక స్నానం చేసే వంట గదిలోకి ఎంటర్ అవ్వాలి అని అంటారు స్నానం చేసి పొయ్యి బళ్ళను ముట్టుకోవాలి అది అంతా సమయంలో కుదరదు అది ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అర్జెన్సీ ఉన్నపుడు మన ఇంట్లోనుంచి ఎవరైనా ఇంట్లో మనుషులు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళగానే ఇల్లు వూకద్దు అని అంటారు అది అలా కాదు వాళ్ళు వెళ్ళిన కొంత సమయం తర్వాత ఇల్లు వూకాలి వాళ్ళు వెళ్ళంగానే ఇల్లు వూకకూడదు అనేసి అంటారు అది కూడా పెద్ద మూఢనమ్మకం ప్రతి రోజు ప్రతి రోజు శుభ్రత రెండు మూడు సార్లు శుభ్రత చెయ్యాలి ఇంటికి అని అంటారు ప్రతి రోజు అక్కర్లేదు లైక్ ప్రతి రోజు రెండు మూడు సార్లు చెయ్యాలా ప్రతి రోజు ఒకసారి చేసిన చాలు ఇంట్లో ప్రతి రోజు దీపం వెలగాలి అంటారు అది కూడా మూఢనమ్మకం దీపం వెలగడం ఓకే కానీ ప్రతి రోజు వెలగడం అది అంత అవసరం కాదు కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉండదు కొన్ని రోజులు ఇంట్లో ఉంటాం కొన్ని రోజులు ఇంట్లో బయట కూడా ఉంటాం అది మనకు ఉన్నపుడే మనం చేసుకోగలుగుతాం అంతకుమించి మనం చెయ్యలేం దాన్ని మళ్ళీ మనుషులు ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకేదన్న తీపి ప్రదార్ధం ఇచ్చి పంపియ్యాలి అంటారు ఎందుకంటే వెళ్ళిన పని శుభంగా శుభంగా కోరుకున్నది జరుగుతుంది అనే దానితో వేళ్ళేటప్పుడు ఏదన్న నోట్లో తీపి పదార్థం పంచదారనో పాయసమో ఏది ఉంటే అది నోట్లో వేసి వెళ్తారు వెళ్ళి అనేసి రండి అని ఏదన్న బయటకెళ్ళినప్పుడు ఏదన్న చిన్నపాటి దెబ్బ తాకిన ఈ రోజు వెళ్ళేటప్పుడు ఎవరి మొహం చూసారో వాళ్ళు పెద్ద మూఢనమ్మకం అని ఫీల్ అయిపోతూ ఉంటారు ఇవి కొన్ని ఉంటాయి చేసేటివి ఇవి ఎంత మటుకు పాటించాలో అంతే మటుకు పాటించాలి ఎక్కువ పాటించకూడదు మూఢనమ్మకాలు ఊర్లలో ఇప్పటికీ చాలా ఉన్నాయి పొలిమేర దగ్గర అమ్మవారు ఉంటుంది ఆ పొలిమేర దగ్గర అమ్మవారిని అక్కడ మొక్కి తేనే మీకు మంచి జరుగుతుంది అని అంటారు అమ్మవారిని మనుస్సులో ఎప్పుడు తలుచుకున్న అమ్మవారు మన అందులోనే ఉంటుంది మన స్వచ్ఛతమైన మనస్సులో ఎప్పటికి ఉంటుంది అమ్మవారిని అమ్మవారిని పూజించుకొని కొల్చుకుంటే కానీ ఆ టైంలో అక్కడ మొక్కి వెళ్ళాలి అన్నట్టుగా ఏ అమ్మవారు కోరుకోదు మనసులో మొక్కుకుంటే అది చాలు అమ్మవారు మనం ఎంత అందులోనే ఉంటారు వెళ్ళేటప్పుడు ఇవి తీస్కెళ్ళాలి ఇప్పుడు బయటికి ఇంట్లో ఏదన్న ఫంక్షన్ అయినా బయటికి ఏదన్న మాంసాహారం తీసుకెళ్తున్న ఇందులో ఒక బొగ్గు బిళ్ళని వేసేస్తారు ఎలా అంటే బయట వెళ్ళిన ఎక్కడ ఏవి దిష్టి తాకకూడదని బొగ్గు బిళ్ళని వేసేస్తారు అలా వెయ్యడం వల్ల ఏమౌతుంది అని అంటే ఎటువంటి గాలి ఎటువంటి చెడు ఇండికేషన్స్ దాని మీద పడవు నల్లది ఒకటి ఉంటే అని ఒకటి నమ్ముతారు అది అలా ఉండడం వల్ల ఏం కాదు మళ్ళీ ఇంటికి తెగానే ఉప్పుతో దిష్టి తిప్పేస్తారు ఎమన్నా ఉన్న పోతుంది అని ఇప్పుడు ఇంట్లో అమ్మాయికి జరం వచ్చి పడుకున్నా లేదు ఈ అమ్మాయికి దిష్టి తాకింది అని ఒక మూఢనమ్మకంతో ఉప్పు తిప్పేస్తారు ఆ ఉప్పు తిప్పేస్తే ఉన్న దిష్టి అంత పోతుంది ఆ జరం తగ్గిపోతుంది అన్న ఒక మూఢనమ్మకంతో ఉప్పు అంత తిప్పేస్తారు తిప్పేసాక మళ్ళీ అమ్మాయికి జరం తగ్గకపోయిన మళ్ళీ రెండొవ రోజు అదే చేస్తారు కానీ అక్కడ ఆ అమ్మాయికి వచ్చింది జరం ఆ జరం వల్ల అమ్మాయి అలా ఉంది అనేది గ్రహించరు కొంతమంది ఇంట్లల్లో జరం వచ్చేసేగానే చెకచెకా దేవుని బొట్టు పెట్టేసేయడం కాళ్ళకి చేతులకి నల్ల దారాలు కట్టేయడం ఇంట్లొకిని బయటికి పంపించకపోవడం కొన్ని రోజులు ఇవ్వన్నీ చేస్తూ ఉంటారు ఇవి ఏవి అంత కరెక్ట్ కావు ఇది అంత అయిపోయాక మళ్ళీ అమ్మాయి ఏదన్న చెయ్యకాని తప్పు చేసిందనుకోండి ఆహా ఈరోజు మీ అమ్మాయి ఇలా ఉన్న ఈవిడ ఇలా చేసింది అందుకు చేసింది అనేది ఒక మాట ఉంటుంది ఎవరు ఎటున్న అలా మాట్లాడేస్తారు గ్రామంలో సో ఈ మూఢనమ్మకాలనేవి రోజు రోజుకి చాలా చాలా పెరుగుతున్నాయి ఎక్కడ ఏవి తగ్గట్లేదు మరి మరీను ఊర్లల్లో చాలా పాటిస్తున్నారు గ్రామాలలో చాలా మందికి చాలా పాటిస్తున్నారు నైట్ పూట జుట్టు విరపోసుకోకూడదు జుట్టు ఇరపోసుకుంటే దెయ్యం పట్టేస్తుంది రాత్రి ఈ టైంలలో బయటికి తిరగకూడదు తిరుగుతే ఎదో అయిపోతుంది ఈ టైంలోపు ఇంట్లో ఉండాలి ఈ టైంలోపు తినెయ్యాలి ఈ టైంలోపు పడుకోవాలి ఈ టైంలోపు దేవుని సం పూజించాలి ఈ టైంలోపు దేవునందు ఉండాలి అన్నట్టు ఇలా చాలా మటుకు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఈ టైంలో దేవుడు మనందునే ఉంటాడు లేకపోతే ఉండడు ఇవ్వన్ని ఈ టైం ఇక్కడ ఈ చెట్టు మాత్రమే ఉండాలి ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు అంట ఆ గోరింటాకు చెట్టు ఎందుకు ఉండకూడదు ఈ ఈ ఈ ప్లేస్లో ఈ చెట్టు మాత్రమే ఉండాలి ఈ ప్లేస్లో ఈ చెట్టు మాత్రమే ఉండాలి ఇక్కడ ఈ లీల్ లీల్ లీల అనే వస్తువులే ఉండాలి ఇక్కడ వంట చేసే ప్లేస్ ఉండాలి ఇలా ఎన్నో రకాల ప్రతి ఒక్కటి ఇక్కడున్న మన తె ఇండియాలో చాలా మంది పాటిస్తారు చాలా మంది హిందువులు చాలా మంది గ్రామాలలో ప్రజలు తొంబై తొమ్మిది శాతం మంది ఇలాంటి మూఢనమ్మకాలు పాటిస్తూ ఉన్నారు